మా తోటలో రకరకాల మొక్కలు ఉంటాయి పూల మొక్కలు కాయగూరలు అలాగే ఫ్రూట్స్ పళ్ళ మొక్కలు ఉంటాయండి వాటిని మేము మాకు దో రాజమండ్రి దగ్గర కడిపిలంక అని ఆ ప్రాంతం నుంచి తెచ్చుకుంటాం అలాగే ఏలూరులో ఉన్నటువంటి కొన్ని నర్సరీలు నుంచి మరియు తణుకు దగ్గర ఉన్నటువంటి చోటోమూట్లు ఒక నర్సరీ ఉంది ఉండ్రాజవరం అనే ప్రాంతంలో నర్సరీలు ఉన్నాయి వాటి దగ్గర కూడా మంచి మంచి మొక్కలు అలాగే గోదావరి ప్రాంతంలో లంకలు ఉంటాయి లంకలు దగ్గర ఆ లంకల్లో పండేటువంటి మొక్కలు కూడా చాలా మరి తెచ్చుకుని వాటిని పెంచినట్లయితే మంచి ఆ ఫలాలు అయితే అవి ఇస్తూ ఉంటాయి మరి వంకాయ మొక్కలు కాని టమాట మొక్కలు కాని అలాగే పూలులో బంతిపూలు కనకంబరాలు మల్లె మొగ్గలు అలాగే గులాబీ మొక్కలు ఇవన్నీ కూడా వాటి నుంచి చిన్న చిన్న మొక్కలు తెచ్చుకుని మేము మా తోటలో నాటినప్పుడు అవి చక్కగా పెరిగి మంచి మంచి ఆ పూల మొక్కలైతే పూలు పూస్తున్నాయండి అలాగే మరి ఆ యొక్క ఫలాలు పళ్ళ ముక్కలైతే జామ జామ మొక్కలు మంచి మంచి జామకాయలు చక్కగా కాస్తున్నాయి అలాగే కొబ్బరికాయ కొబ్బరి మట్టలు ఆ కొబ్బరి చెట్లు చిన్న తెచ్చి పాతినప్పుడు అవి కూడా ఎదిగి చక్కగా చిన్న చిన్న మరి మొక్కలుగా ఉన్నప్పుడే మంచి మంచి కొబ్బరి బొండాలు కొబ్బరికాయలు వస్తున్నాయి అలాగే ఆ యొక్క మామిడి మొక్కలు మావిడి అంట్లు తెచ్చుకొని మా తోటలో వేసినప్పుడు మంచి చిన్నగా ఉన్నప్పుడే మంచి మంచి మొక్కలు ఆ ఫలాలు అనేవి మరి ఇస్తూ ఉన్నాయి ఈ విధంగా ఆ ప్రాంతాలు నుంచి తెచ్చుకున్న అలాగే దగ్గర్లో ఉన్నటువంటి నర్సరీ నుంచి కూడా కొన్ని పూల మొక్కలు అవన్నీ కూడా తెచ్చుకుని మా తోటలో అయితే మరి నాటినప్పుడు అవి చక్కగా మరి పెరిగి మాకు మంచి ఆ ఫలాలు లేదా ఆ పువ్వులు లేదా కూరగాయలు అనేది ఇస్తూ ఉన్నాయండి ఈ విధంగా ఆ దూరమైనప్పటికి కూడా లేదా దగ్గరగా దొరికిన నర్సరీలో నుంచి కూడా మేము తెచ్చుకోవడం జరుగుతుంది